మనుషులు మనుషులమీద జీ జీవితం పెరగడానికి ఆట అనేది చాలా చాలా మంచిది ఎందుకంటే ఈ కాలంలో మనుషులు అందరూ సెల్ ఫోను లకు చాలా చా అడిక్ట్ అయిపోయారు అందుకని క్రీడలు ఆడటంవల్ల మన బాడీ లో ఉండే కండరాలు ఎముకులు అన్ని గట్టిపడతాయి మరియు కండరాలు అనేది చాలా చాలా ఎలాస్టిక్ అవుతాయి అందువలన మనం ఎపుడైనా ఎక్కడైనా ఏ క్లైమేట్ లో అయిన జీవించడానికి బాగుంటుంది మరియు మనుషులు జీవితంలోనే మెరుగుపడటానికి ఆటలు అనేది చాలా చాలా మంచిది ఎందుకంటే ఒక ఉదాహరణకి కిరీట్ అనేది తీసుకున్నా క్రికెట్ లో ఓటమి అనేది ఉంటుంది గెలుపు అనేది ఉంటుంది ఓటమి అనేది తీసుకున్నా ఆ ఓటమి నుంచి గెలుపు అనేది ఎలా రావాలని తెలుసుకోవచ్చు మరియు గెలిచే ఎపుడు గెలిచేది కాకుండా అపుడపుడు ఓడిపోయినప్పుడు కూడా ఎలా దానిలో నుంచి బయటకి రావాలి మళ్లీ ఎలా గెలవాలి ఎలా ఎలా మన జట్టుని మంచి స్థాయికి తీసుకునిపోవాలి అనేది మన లేక పోటీల ద్వారా ఆటల ద్వారా నేర్చుకోవచ్చు